నేను పాన్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటున్నాను నాకు ఇటీవలే పద్దెనిమిది ఏళ్ళు నిండాయి దీనికి ఏమేమి పత్రాలు కావాలి అప్లికేషన్ ఎక్కడ దొరుగుతుంది దీనిని ఎవరు ప్రోసెస్ చేస్తారు అనేది కొంచెం చెప్పగలరు మరియు ఇంకేమైనా ముఖ్యమైన పత్రాలు దీనికి జత చేయవలసి ఉందా లేదా అనేది గూడా కొంచెం తెలియపరచగలరు అయిపోయిందా